భార్గవి నీకు తెలిసిన గుడి గురించి ఏదైనా చెప్పగలవా నాకు బాగా తెలిసిన గుడి అంటే బృహదీశ్వర దేవాలయము అది ఎంతో పాతకాలంగా ఉంటుంది అని నేను విన్నాను ఈ మధ్యకాలంలో నేను అక్కడికి వెళ్లినపుడు ఎంతో పెద్ద గుడిగా కనిపించింది దాని గోపురం ఎంతో విశాలంగా ఎంతో పొడవుగా ఉన్నది దాని పైన ఒక నూట పదహారు టన్నుల రాయిని అక్కడ పెట్టి ఆ కాలంలోనే అమర్చారు బృహదీశ్వర ఆలయము వచ్చి తమిళ నాడులోని శ్రీ తంజావూరు అనే ప్రదేశంలో ఉంది అక్కడ ప్రధాన దైవ దైవంగా మన బృహదీశ్వరుడుని కొలుస్తాము అంటే శివుడుని ఇది క్రీస్తుపూర్వం పదుకొండవ శతాబ్దంలో కట్టారు అని చెప్తారు రాజరాజ చోళుడు నిర్మించాడని అక్కడ శాసనాలు శిల్పాలు ఆ ఆకృతులు ద్వారా తెలుస్తుంది ఈ కట్టడాన్ని మనము యునెస్కో నుంచి కూడ ఎంతో పేరుగా చెప్తారు యునెస్కో వారు కూడా దిన్ని గుర్తించారు ఇది హెరిడిటీ ప్లేసుగా అంటే ఒక వారసత్వ ప్రదేశంగా దిన్ని మనము చూస్తాము అండ్ చానా చరిత్ర ఉంది దీనికి ఇది కట్టినప్పుడు ఎంతో చిన్నదిగా ఉన్న నంది ఇప్పుడు చానా పెద్దదిగా అవుతూ అవుతూ సైజు పెరుగుతూ ఉంది అని చెప్పేవారు నిజంగా అది జరుగుతుంది ఫోటోస్ పరంగా చూసిన చరిత్ర పరంగా చూసిన ఒక చిన్న చిటికిన వేలు అంత ఉన్న నందిని ఇప్పుడు మనము ఒక పెద్ద రాయిలా ఒక పెద్ద మండపంకి సరిపోయే నందిని మనము అక్కడ చూడొచ్చు ఎందుకంటే అది ఇతిహాసం అది ఆ శిల్పాలలో చెక్కినట్టు అక్కడ దొరికిన శాసనాలు ద్వారా అక్కడ లభించిన తాళ్లపత్రాల ద్వారా అలా ఎన్నో రకాలుగా మనము చూసి ఉంటాము దీని ప్రధాన పేరు వచ్చేసి శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయము అంటారు కాని భారతదేశంలో ఇటువంటి గొప్ప ఆలయం ఉండడం వల్ల మనకి ఎంతో పేరు వస్తుంది బృహదీశ్వర ఆలయము విస్తీర్ణం ఎంతో పెద్దదిగా ఉంటుంది ఎన్నో ఎకారా ఎన్ని ఎన్నో ఏకర్స్ ఉంటుంది అక్కడ ముఖ్యంగా ఆ గుడి గోపురం చాలా పొడవుగా ఎంతో బరువుగా ఉంటుంది ఇక్కడ ఉన్న శివలింగం ప్రపంచంలోనే అత్యంత పెద్ద శివలిం ఐదు శివలింగాలలో ఇది ఒకటి ఇది అంతటి ఘనచరిత్రను సాధించుకుంది దీని ప్రకారం మనము చూసామంటే ఈ బృహదీశ్వర ఆలయానికి ఎంతో గొప్ప విశిష్టమైన పేరు ఉందని మనము తెలుసుకోవచ్చు ఎంతోమంది సైంటిస్టులు ఎంతోమంది పూరతన వేత్తలు ఎంతోమంది యాన్ ఎంతోమంది యాన్సిస్టర్స్ లాంటి చాలామంది వచ్చి ఇక్కడ పరిశోధనలు చేసారు వారి పరిశోదన ఫలితాన్ని ఇక్కడ ఎంతోమంది ఎంతో గొప్పగా వారు వర్ణిస్తూ బృహదీశ్వర ఆలయ ప్రాముఖ్యాన్ని వాళ్ళు ఇంకా వర్ణిస్తూ వెళ్ళారు ఆ శిల్పాలలోని ప్రతీ యొక్క చిన్న చిన్న అనువును పరిష్కించి వాటి వెనక ఉన్న రహస్యాన్ని వాటి వెనక ఉన్న చరిత్రను త్రవ్వితీసారు అలానే అక్కడున్న వైశాల్యం రాజరాజ చోళుడు దానం చేసి ప్రాకరంలోనే ఆ స్థలం లోనే ఆలయాన్ని ఏర్పాటు చేసినట్టు మనకి తెలుస్తుంది అక్కడ నాలుగు గోపురాలు దాటి ఐదవ గోపురం దగ్గర మనం గర్భగుడిలో ఎంటర్ అవచ్చు లోపలకి వెళ్లచ్చు అంతేకాక అక్కడ ఒక వెనకాల ఒక చిన్ని గుడిలాగా ఉంటుంది అది పార్వతి దేవి గుడి అని కూడ చెప్తారు బృహదీశ్వర ఆలయంలో మనం ఎన్నో వైశిష్ట్యాలను విశిష్టతలను చూడొచ్చు అక్కడ ఆచారాలు అక్కడ పూజలు అక్కడ వ్రతాలు అక్కడ జరిగే పూజ పురస్కారాలు ఎంతో గొప్పగా ఉంటాయి ఇంకా చెప్పాలంటే అక్కడ ఎన్నో సినిమాలను షూటింగ్ చేయడం ద్వారా ఆలయ ప్రాముఖ్యత ఈ నేటితరానికి తెలుస్తూ ఉంది అక్కడ దాగి ఉన్న ఎన్నో రహస్యాలు ఇప్పటికీ కొంతమందికి అంతు చిక్కవు అక్కడ నంది ఎందుకు సంవత్స సంవత్సరానికి సైజు పెరుగుతున్నారని ఎవరికీ అర్దం కాదు కాని అదొక రహస్యం సృష్టి మూలానికి సృష్టి అంతానికి అదొక శిలాశాసనం అదొక అదొక కార్నర్లో ఉంటున్న హైడు హైడ్ అండ్ సీకు లాగా చెప్తారు దాన్ని